నేను వ్యాస పోటీలలో పాల్గొనేదాన్ని చిన్నప్పటి నుంచి వ్యాస పోటీలు మరియు

శ్లోకాల పఠనం ఇలాంటివి మా స్కూల్లో పోటీలు పరి పోటీలు పెట్టేవాళ్ళు ఇలాంటి వాటిల్లో పాల్గొనడం వలన నాకు చాలా అనుభవమే వచ్చింది మరియు క్రమశిక్షణతో కూడిన వ్యాసాలు ఎలా రాయాలి అనేది ఇవన్నీ నాకు చిన్నప్పటినుంచి వెలువడ్డాయి మరియు ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా డైరీను రాసుకోవడం అనేది ఒక గొప్ప అలవాటు